హలో ట్యాక్సీ డ్రైవర్ ఎక్కడున్నారు మీరు వచ్చానని సందేశం ఇచ్చారు కానీ మీరు నాకు కనబడడం లేదు మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో చెప్పండి నేను ఖచ్చితంగా శ్రీనివాస కిరాణం దుకాణం ఎదురంగా నిలబడి ఉన్నాను